ప్రతీ మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి వాటిని పాటించడం మంచి విషయం కానీ ఈ రోజుల్లో వాటిని చేయడంలో కొన్ని కష్టాలు వస్తున్నాయి చాలామంది బిజీగా ఉంటున్నారు ఉద్యోగం చదువులు ట్రాఫిక్ వంటివి ఎక్కువగా ఉండే పరిస్థితులల్లో పూజలు చేయడం ఉపవాసాలు ఉండడం కష్టం అవుతుంది కొంతమంది తమ మత పద్ధతుల గురించి అంతగా తెలివి లేకుండా పెరుగుతున్నారు పెద్దలు చెప్పే అవకాశాలు తగ్గిపోవడం వల్ల మతాచారాల అర్థం పద్ధతులు తెలియకుండా పోతున్నాయి కొంతమంది బయట మతపరులైన పనులు చేస్తే ఏమంటారో అని భయపడుతున్నారు మతాల మధ్య తేడాలు వివాదాల వల్ల కూడా కొంతమంది దూరంగా ఉంటున్నారు అలాగే కొన్నిసార్లు పూజలు చేయటం ఆలయాలు లేకపోవచ్చు లేదా ఇంట్లో సరైన స్థలం ఉండకపోవచ్చు కొందరి కుటుంబాలల్లో వేరే మతాలకు చెందిన వాళ్ళు ఉండటం వల్ల ఇంకోసారి అభిప్రాయ భేధాలు రావచ్చు ఇలాంటి సమస్యల మధ్య మత పద్ధతులను కాపాడుకోవడం అవసరం మెల్లగా నేర్చుకుంటూ సహనంతో ముందుకు వెళ్ళాలి మతపరమైన విశయాలపై అవగాహన పెంచుకుంటే మన సాంప్రదాయాలు నిలబడతాయి మనం మన పిల్లలకు కూడా ఇవి చెప్పడం వల్ల పద్ధతులు అలా కొనసాగుతాయి ప్రేమతో సహనంతో మతాన్ని ఆచరించడమే ముఖ్యమైనది